క్రీడారంగంలో నా రోల్ మోడల్ పీవీ సింధు ఆమె అంకిత భావం కృషి మరియు బ్యాడ్మింటన్లో సాధించిన విజయాలు నిజంగా స్ఫూర్తిదాయకం ఆమె అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి కీర్తిని ప్రతిష్టను తెచ్చి పెట్టడమే కాకుండా చాలామంది యువ అథ్లెట్లను వారి కళలను కొనసాగించడానికి ప్రేరేపించింది ఆమె ప్రయాణం మరియు విజయగాధ ఆమె అచంచలమైన స్ఫూర్తి మరియు దృఢ సంకల్పానికి నిదర్శనం